చెప్పండి హలో చెప్పండి ఓకే అండి మీరు కస్టమర్లగా కాదండి నేను మన ఫొటోస్ ఇచ్చాను కదా నేను మ్యారేజ్కి ఇచ్చిన ఫొటోస్ ఇంకా ఇవ్వలేదు కదా ఎప్పుడు ఇస్తారు మీరు నేను ఇచ్చిన మనీకి మీరు కనీసం ఆల్బమ్ అయిన ఇవ్వాలి కదండి మ్యారేజ్ది వీడియో కూడా ఇవ్వలేదు ఆల్బమ్ కూడా ఇవ్వలేదు కదండి నేను మొత్తం థర్టీ సిక్స్ థౌసండ్ అన్నాను అండి నిన్న ట్వంటీ ఎయిట్ థౌసండ్ మీకు పే చేసాను కదండి ఆల్రెడీ మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ పే చేసినపుడు మీరు ఆల్బమ్ ఇవ్వాలి కదా ఇంకా టెన్ థౌసండ్ బ్యా ఉన్నాయి కదా అమౌంట్ ఇవ్వాల్సినవి ఆ టెన్ థౌసండ్ కుడా ఇచ్చి వీడియో తీసుకు వెళ్తానని నేను మీకు మొన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా మాకు మొన్న మా హస్బెండ్ వస్తే మీరు ఆల్బమ్ కుడా ఇవ్వము మొత్తం అమౌంట్ పే చేసిన తరువాత మొత్తం మొత్తం అమౌంట్ అంటే మరి ఆల్బమ్ ఇవ్వచ్చు కదండి ఆల్బమ్ ఇచ్చిన తరువాత ఇంకా టెన్ థౌసండ్ పే చేసి మేము వీలున్నప్పుడు మాకు కొంచెం మనీ ప్రాబ్లెమ్ ఉన్నాయి మనీ వచ్చిన తరువాత మేము వీడియో తీసుకు వెళ్తామని చెప్పిన కదండి

అదే అంటున్న మరి మొత్తం పే చేయాలి అంటే మేము ముందైతే ఆల్బమ్ పంపించండి కదా ఆల్బమ్ పంపించిన తరువాత చూసుకున్న తరువాత మేము వీడియో వీడియో కూడా తీసుకుంటాం అని చెప్పినాం కదా ఇవ్వలేదంటే ఏమో అనచ్చు కొంచెం అయితే పే చేసినాం కదా పే చేసిన దానికైతే ఇవ్వచ్చు కదా ఇంతకు ముందు ఇంతకు ఇంతకు ముందు టూ టైమ్స్ వస్తే కూడా టూ టైమ్స్ రిటర్న్ పంపించేసిర్రు ఇయ్యలేదు ఒకసారి అయితే షాప్ క్లోజ్ ఉంది మీది వచ్చిన కానీ మా మేము అమౌంట్ ఇచ్చినాకా కూడా మీరు ఇవ్వకపోతే ఇంకోకసారి కస్టమర్ మా మరల బ్రదర్వి కూడా మీ దగ్గర ఉన్నాయి మా బ్రదర్వి వీడియో తీసింది కూడా మీ సార్ మీ కజిన్ అంట అతను కూడా ఇవ్వట్లేదు రేపా రేపు ఎన్ని గంటలకి రావాలండి అల్బమ్ ఇస్తారా మొత్తం అంటే మా బ్రదర్వి ఇస్తారా మావి ఇస్తారా మా బ్రదర్వి అయితే మొత్తం మనీ పే చేసినాం అండి మావి మావి అయితే మావి ఒకరివి టెన్ థౌసండ్ పేమెంట్ ఉంది కానీ అవి మొత్తం మా బ్రదర్వి మొత్తం పే చేసినాం అసలు ఏమి డ్యూ లేవు అవి అతనివి మొత్తం వీడియో అండ్ ఫోటోస్ ఇవ్వండి మా అదే మా బ్రదర్వి వీడియో అండ్ ఫోటోస్ ఇవ్వండి మావి వీడి ఆల్బమ్ ఇవ్వండి మేము రేపు పొద్దున మా బ్రదర్ అండ్ మా సార్ ఇద్దరు వస్తారు ఓకేనా మేము మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఇంకా టెన్ థౌసండ్ పే చేసి ఆల్బమ్ కూడా తీసుకు అంటే అదే వీడియో కూడా తీసుకుంటాం ఓకేనా ఓకే అండి